ఇది చంద్రకళ గారేనా పర్సనల్ డైటీషియన్ నేను ఫిట్గా కావాలి అనుకుంటున్నాను మీరు నాకు కొంచెం ఒక డైట్ ప్లాన్ ఏదైన సజెస్ట్ చేయగలుగుతారా కరెక్టే కానీ నా వెయిట్ అవన్నీ చూడరా ఇలా సరే నేను డైట్కి ప్లాన్గా ఫాలో కావాలంటే నాకు ఎక్కువ తినాలి అనిపిస్తుంది తినకుండా నేను తక్కువ చేయాలంటే నేను ఏం చేయాలి నార్మల్గా నాకున్నదానికి ఎక్కువ ఏది ఏది మంచిది అంటారు వెజ్జా నాన్ వెజ్జా ఓకే అండి ఒక కరెక్ట్గా నాకు ఒక డైట్ ప్లాన్ వేసి ఇవ్వగలుగుతారా కొన్ని రోజులల్లో

అవునా ఓకే అండి నేను మిమల్ని ఒక మూడు నాలుగు రోజులల్లో వచ్చి కలుస్తాను ఓకే అండి ఓకే థ్యాంక్ యూ